నేను సేకరించిన మొదటి స్టాంపులో నా చిన్నతనంలో నాకవి మా నాన్న ఇచ్చినవి అవి భారతదేశం యొక్క వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన స్మారక స్టాంపులు నేను వాటిని చూసి చాలా ఆనందించాను అప్పటినుండి నాకు స్టాంపులు సేకరించడం అలవాటైపోయింది నాకు సేకరించిన మొదటి స్టాంపులలో కొన్ని ఏంటంటే భారతదేశ స్వాతంత్ర దినోత్సవం స్మారక స్టాంపు అలాగే గాంధీ జయంతి స్మారక స్టాంపు విశ్వకర్మ జయంతి స్టాంపు శ్రీశైలం దేవాలయం స్మారక కర్మ స్టాంపు అలాగే హైదరాబాద్ నగరం స్మారక స్టాంపు ఈ స్టాంపులు నాకు చాలా విలువైనవి అవి నా చిన్నతనపు జ్ఞాపకాలను గుర్తు చేసాయి అవి నాకు భారతదేశం యొక్క సంస్కృతి మరియు వారసత్వం గురించి తెలియజేసాయి నేను సేకరించిన మొదటి నాణాలు కూడా నా చిన్నతనంలో నాన్న నాకు ఇచ్చినవే అవి భారతదేశం యొక్క వివిధ రాజవంశాల నుండి వచ్చిన నాణాలు నేను వాటిని చూసి చాలా ఆశ్చర్యపోయాను అప్పటినుండి నాకు నాణాలు సేకరించడం అలవాటైపోయింది నేను సేకరించిన మొదటి నాణాలలో కొన్ని ఏంటంటే మౌర్యుల నాణాలు శాతవాహనుల నాణాలు అలాగే కుషానుల నాణాలు పల్లవుల నాణాలు విజయనగర సామ్రాజ్యం నాణాలు ఈ నాణాలు నాకు చాలా విలువైనవి అవి భారతదేశం యొక్క సుసంపన్నమైన చరిత్రను గుర్తుచేస్తాయి అవి నాకు భారతదేశం యొక్క వివిధ రాజవంశాల గురించి తెలియజేస్తాయి నేను సేకరించిన మొదటి రాళ్ళు నా చిన్నతనంలో అవి కూడా నాకు ఆడుకున్నప్పుడు దొరికినవే అవి నా నాన్న నాకు ఒక ప్రయాణంలో తీసుకువచ్చారు అవి వివిధ రకాల రాళ్ళు నేను వాటిని చూసి చాలా ఆనందించాను అప్పటినుండి నాకు రాళ్ళు సేకరించడం కూడా అలవాటుగా మారింది నేను సేకరించిన మొదటి రాళ్ళల్లో క్రిష్టల్ అమితిష్టు టోపాస్ అలాగే స్పటికం సిట్రోన్ ఈ రాళ్ళు నాకు చాలా విలువైనవి అవి నాకు ప్రకృతి యొక్క అందాన్ని గుర్తుచేస్తాయి అవే నాకు రాళ్ళ యొక్క వివిధ రకాల గురించి తెలియజేస్తాయి